తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో అంటే ఒక అమ్మాయి దగ్గరని పెళ్ళి జరగచ్చు ఇంకా వేరే దగ్గర అబ్బాయి వాళ్ళ ఇంటికాడ మ్యారేజ్ చేసుకుంటారు వేరే దగ్గర అయితే ఇంకా అమ్మాయి బాగంటే ఎదురు డబ్బులు ఇచ్చి తీసుకు వెళ్ళడం అంటే కాస్ట్ పరంగా కాకుండా చూడకుండా అమ్మాయి నచ్చితే ఏ కాస్ట్ అయినా చేసుకోవడం కానీ ముస్లిమ్స్ అయితే ఇట్లా బుర్కాా వేసి చేయడము అలాంటి పద్ధతులు ఉంటాయి పాటిస్తారు ఒక్క దగ్గర ఒక్క లాగ ఉంటుంది